నమ నమస్కారమండి ఏం చేస్తున్నారు తిరుగుతున్నారా ఏంటి పేపర్ ఏంటి పేపర్ చదువుతున్నారేంటండి ఏం పేపర్ అది అవునండీ ఏం ఉందండి డబ్బు ఉంటే మనం కూడా పెట్టేద్దుం అండి ఒక పేపరు ఏది ఈ ఈ ఏండి ఈనాడా రామోజీరావుగారి ఫ్యానా మీరు అదేనంటార

అవునండీ అవునండీ ఇక మనయి మన మన ఆంధ్ర వాళ్ళది మనకి ఉన్నాయి అండి తెలంగాణ వాళ్ళ పేపర్లు తెలంగాణలో ఉన్నాయి ఎవరికి వాళ్ళు అలా పెడుతున్నారు

అవునండీ మీరు రెండు ఒకేసారి పేపర్ చదివితే అలాగే ఉంటుదండి ఏది నమ్మాలో ఏది నమ్మకుడదో తెలీదు మీకు అయోమయ పరిస్థితిలో ఉంటారండి అవునండీ పేపర్ ఉన్నోడికి ఖచ్చితంగా టీవీ ఛానల్ ఉంటుంది కదండీ అవునండీ అవునండీ అవును ఏంటి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా భేదాలు చూపిస్తున్నారు అండి వాళ్ళు మరి అక్కడా తెలుగే ఇక్కడా తెలుగే పోనీ ఏవన్నా సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడ ఇక్కడ ఒక్కటే ఇండస్ట్రీలు ఇంకా మరి ఈ మాత్రం దానికి ఎందుకు ఇలాగ భేదం చుపిస్తున్నారో మరి తెలియట్లేదు అవును అంతే మసాలా ఉన్న న్యూస్ని మాత్రమే తీసుకువస్తారండి వాళ్ళు అంటే రైతులు ఇప్పుడు పంటలు నష్టపోయినా ఇటువంటివి ఏమి ఎయ్యట్లా గిట్టుబాటు ధర రావట్లేదు వాళ్ళ గురించి మాట్లాడేవాడు ఎవడు లేడండి అవునండీ అవును అయ్యన్ని ఎవడు పట్టించుకుంటాడు

పట్టించుకోరు లేదండీ లేదండీ రాజకీయ నాయకులు ఒకళ్ళని జైల్లో పెట్టుకోవడం ఇయ్యే అయ్యే ఏస్తున్నారండి ఎంత సేపు ఒకటి అయిపోయినప్పుడు ఇంకోటి వస్తా ఉంటుందిగా మొన్న రేప్ జరిగింది అండి రేప్ గురించి కూడా ఆళ్ళూ ఏదో ఒక రోజు చెప్పారు అంతేనండి తర్వాత వదిలేశారండి అవునండీ అది హెడ్లైన్స్లోకి వేస్తారు అంతే గంటలు గంటలు ఉంటాయి ఆ పొద్దు సందాలా ఏడింటికి మొదలెడతారు అండి మొత్తం ఆ తొమ్మిదింటిదాకా కొట్టుకుంటానే ఉంటారాళ్ళు మరి ఏం చేత్తం అండి ఇంటి దగ్గర ఉండి మెయిన్ ఖాళీగా ఉంటే ఏముంటదండి మనక్కూడా అదే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటాదండి అది

అవునండీ అవును ఏం చేస్తాం అవునండీ ఏం చేస్తాం అండి మనం మనం ఏం చేసేది లేదు మన చేతుల్లో అలా కళ్ళప్పగించి చూడటం తప్ప మన వల్ల అయ్యేది ఏం లేదండి సర్లేండి ఏండి ఇంకా ఏం పాల ప్యాకెట్కెళ్తున్నారా ఎ సరే ఎల్తారా సరే సరేనండి ఉంటాను సరేనండి